మంచిర్యాల జిల్లాలో చాలా రకమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి అందులో కొన్ని ఇప్పుడు గాంధారి కిల్లా ఉంటుంది గోదావరి ఫా నది ఉంటుంది కవ్వల్ టైగర్ ఫారెస్ట్ ఉన్నది దాని తర్వాత మంచిర్యాల చెన్నూరు దగ్గర పెద్ద చెరువు ఉంటుంది మందమరి దగ్గర వాటర్ఫాల్స్ ఉన్నది ఇలా చాలా ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి గాంధారి కిల్లా దగ్గర వెళ్తే చూడడానికి ఆ కొండలు ఆ వాటర్ అవి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఇంకా కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ అంటే మొత్తం వన్యప్రాణులు జింకలు కుందేళ్ళు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ ఈజ్ దేర్ ఇన్ ద టైగర్ ఫారెస్ట్ టైగర్ జోన్ ఇంకా బెల్లంపల్లి దాటిన తర్వాత కొండలు కానీ అవి గోదావరి నది అంటే ఆస్ యూజుఅల్ అది ఒక సుదీర్ఘమైన నది కాబట్టి దాన్ని అందరు చాలా మంది చూస్తారు అంతే